నేను ఒకప్పుడు ఒక ఊరికి ప్రయాణించే సమయంలో తెలుగు అనువాదించడానికి నాకు ఒక అవకాశం వచ్చింది అక్కడున్న ప్రజలు అందరూ కూడా వారిలో ఎవరికి తెలుగు రాదు కానీ నేను తీసుకెళ్లే ఏజెంట్కి తెలుగు మాత్రమే వచ్చు వారు చెప్పింది నేను నా ఏజెంట్కి తెలుగులో బోధించడానికి నేను వారికి సహాయం చేశాను వితర ఇతర ప్రజలు అందరూ ఒక భాషలో మాట్లాడగా నేను అది నా ఏజెంట్కి తెలుగులో అయితే వివరించేవా దాన్ని దీంతో నేను ఎంతో ఆనందంగా ఉన్నాను నాకన్నపెద్ద స్థాయిలో ఉన్న వారు కూడా నేను సహాయం చేయడానికి నాకు గర్వంగా ఉన్నను ఆయనతో గడిపినందుకు ఎంతో ఆనందంగా అయితే ఉంది ఆయన ఎంతో మంచి వారు కూడాను అక్కడ ఉన్న అందరు ప్రజలతోనూ వారి భాష నేర్చుకుంటూ ఆయన పిల్లలతోనూ పెద్దలతోను కూడా మర్యాదస్తుడిగా ఉండేవారు అలాంటి వ్యక్తితో నేను పని చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే నేను తెలుగులో బోధించు సమయంలో మిగతా ప్రజలు కూడా వాళ్ళు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించేవారు ఆ ప్రయత్నంలో నేను కూడా వారికి ఎంతో మంచిగా తెలుగు బోధించి తెలుగు ఎలా మాట్లాడాలో ఏ మాటకి అర్థం ఏంటో అని వివరించే దాని నాకు ఆ అనుభవం ఇంకా గుర్తుంది ఆ అనుభవం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది దాంట్లో నేను అనువాదించవలసి వచ్చింది దానితో వారందరూ మేము తిరిగి ప్రయాణించవలసి సమయం అయితే వచ్చింది అప్పుడు వారందరూ కూడా తెలుగులో మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అన్న మాట నాకు ఇంకా గుర్తుంది తెలుగు అంటే ఏమిటో తెలియని వారికి కూడా తెలుగు భాష ఎంతో సులువుగా నేర్చుకునే అవకాశం అయితే ఉంది తెలుగు కన్నా సులువైన భాష మరేమి లేదు అని నేను భావిస్తున్నాను నాకు ఆ అనుభవం ఎంతో బాగా నచ్చింది దీనితో నేను ఎంతో ఆనందంగా అయితే అక్కడ నుంచి తిరిగి వచ్చాను